నాకు కొన్ని చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నవి అవి ఏంటంటే చిన్నప్పుడు ఒకటవ తరగతిలో ఉండగా నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అబ్రహం అని తను తను నేను కలిసి అలాగే మేము ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు మేమందరం కలిసి తొక్కుడు బిళ్ళ ఆట ఇవన్నీ ఆడుకునే వాళ్ళు వాళ్ళతో ఆడుకున్నంత సేపు టైమ్ తెలిసేది కాదు రోజు అలా గడిచేదో కూడా తెలిసేది కాదు అలా కాకుండా మళ్ళీ నేను ఆరవ తరగతి దాటిన తర్వాత కూడా వేరే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు చాలామంది పరిచయం అయ్యారు అలాగే నా ఒకటో తరగతి ఫ్రెండ్ అబ్రహం కూడా మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యాడు సో వాడు నేను అలాగే అమ్మాయిలు అందరు లైక్ మేము అందరం ఒక గేమ్ ఆడుకునే వాళ్ళం త్రో బాల్ ఇవన్నీటైమ్ స్పెండింగ్ చేసే వాళ్ళం అసలు మాకు తెలిసేది కాదు టైమ్ వాళ్ళతో గేమ్స్కు వెళ్ళడం బయటికి రోజంతా వాళ్ళతో బయట ఉండడం బయట కలిసి తినడం ఇవన్నీ చాలా చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికి కూడా మర్చిపోలేని మెమొరీస్ అన్నమాట అలాగే చాలా ప్రత్యేకమైన రోజులు నా జీవితంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా మా జీవితంలో ఎప్పటికి మేము ఉన్నంతకాలం ఆ తారీఖు గుర్తు ఉండిపోతు ఉంటుంది అన్నమాట అలాంటి మెమోరీస్ ఉన్నాయి నాకు